నేను ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ పెట్టాను అది నా బర్డే గిఫ్ట్కో ఇక నా బర్డేకి గిఫ్ట్ అనుకొని పెట్టాను అది ఇంకా రాలేదు అంటే వాళ్ళు ఇచ్చిన డెలివరీ డేట్ కా డెలివరీ డేట్ కూడా అయిపోయింది వాళ్ళు ఇచ్చిన డెలివరీ డేట్ కంటే ఇంకా రాలేదు ఇంకా లేట్ అవుతుంది అందుకు నేను ఇంకా ఏంటి ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతున్నాను టెన్షన్ పడినప్పుడు అప్పుడు ఏం చేసాను అనంటే ఇంకా మి మిగతా వాటిల్లో కూడా చేసాను అమెజాను ఆజియోలో అవి ఆర్డర్ పెట్టాను అవన్నీ వచ్చాయి కానీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టింది మాత్రం రాలేదు నేను బట్టలు ఆర్డర్ పెట్టాను అవి మాత్రం రాలేదు అప్పుడు ఏంది ఇంకా రాలేదు వాళ్ళు ఇచ్చిన డెలివరీ డేట్ కంటే డెలివరీ డేట్ కూడా అయిపోయింది ఇంకా రాలేదు ఏమి అని అనుకుంటున్నాను అప్పుడు నేనే ఏం చేసాను అని అంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్స్ పైన క్లిక్ చేసి అక్కడ ట్రాకింగ్ ఉంటుంది ఒకటి అక్కడ ట్రాకింగ్ ఐడి ఉంటుంది ఒకటి ఆ ఐడీని కాపీ చేసుకొని దాన్ని గూగుల్లోకి వెళ్ళి ఈ కార్ట్ లాజిస్టిక్స్ అని ఉంటుంది ఒకటే ఆ వెబ్సైట్ని క్లిక్ చేసుకొని అందులో మన ట్రాకింగ్ ఐడి అనేది అక్కడ కాపీ చేసాము అని అంటే మన మన ఆర్డరు ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది ఏ ఏరియాలో ఉంది అని మాకు మనకు మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది అంటే ఏ డేట్కి ఏ టైంకి ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది అనేది మొత్తం మనకు ఆ ట్రాకింగ్లో అనేది కనిపిస్తూనే ఉంటుంది అప్పుడు మనము ఏంటంటే టెన్షన్ పడకుండా ఓ మన ప్రోడక్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అనేసి మనం ట్రాక్ చేయవచ్చు ట్రాక్ చేసుకొని అప్పుడు మనకు టెన్షన్ ఉండదు మన ఆర్డర్ ఎప్పటికైనా మనకి వస్తుంది కొంచెం లేటుగా అయినా అంటే అని మనం అనుకోవచ్చు